నృత్యం నా జీవితంలో ఎలా ముల మొదలైంది అంటే అది చెప్పడానికి చిన్న కథే ఉంది చిన్నప్పటినుంచి సంగీతం అంటే నాకు చాలా విపరీతమైన ఇష్టం ఇంట్లో పాటలు వింటూ ఉంటే అనుకోకుండా వాటికి తగినట్టు కాళ్ళు కదిలించడం చేతులు ఉపయోగ ఉపయోగించడం చేసే చేసేదాన్ని కానీ ఇప్పటి వరకు నేను నిజంగా నర్తించాలని ఉద్దేశంతో స్టెప్పులు వేయలేదని చెప్పాలి ఒకసారి మా కుటుంబంలో పెళ్ళి జరిగింది అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే నన్ను కూడా లాకెళ్ళి స్టెప్పులేయించారు మొదట నాకు కొంచెం బిడియంగా అనిపించింది కానీ మెల్లిగా ఆ రిధంలో వెళ్ళిపోయాను అందరూ చెప్పట్లు కొట్టడం చూసి నాకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలిగింది అప్పుడే నృత్యం అంటే నాకు ఇష్టమని నిజంగా అర్థమైంది ఆ తరువాత మా స్కూల్లో వార్షికోత్సవం వచ్చింది ఒక డ్యాన్స్ గ్రూపులో చేరాలని కొందరు ఫ్రెండ్స్ ప్రోత్సహించారు మొదట నేను చేయగలనా అన్న సందేహం కలిగింది కానీ చిన్న చిన్న ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టాక నాలోని అంతర్యాన్ని బయటకు తీయగలిగాను మొదట ప్రదర్శన రోజు నా గుండే బద్ బాదుకుంటూ ఉంది స్టేజ్పై వెళ్ళిన తర్వాత మాత్రం సంగీతంతో పాటు నా శరీరం అంతటా తాను కదిలి పోతున్నట్లు అనిపించింది ప్రదర్శన అయిపోయిన వెంటనే వచ్చిన నా షుదనాలు అన్ని నన్ను మరింత నమ్మకంగా మార్చాయి ఆ ప్రదర్శన తర్వాత మా టీచర్ నా దగ్గరికి వచ్చి నీలో మంచి ట్యాలెంట్ ఉంది సరైన ప్రాక్టీస్ చేస్తే చాలా ముందుకు వెళ్ళచ్చు అన్నారు ఆ మాటలు నాకు మరింత ప్రేరణ కలిగించాయి అప్పుటి నుంచి నేను నృత్యాన్ని కేవలం వినోదంగా కాకుండా ఒక కళగా చూసి ప్రయత్నం ప్రారంభించాను నాలో ఆసక్తిని గమనించిన మా కుటుంబ సభ్యులు నన్ను నాట్య శిక్షణలకు పంపాలని నిర్ణయించారు మొదట భ భరతనాట్యం క్లాసులు ప్రారంభించాను ఆ స్పెషల్ సాంకేతికత శరీర కథీలిక హవభావాలు ఏది మొదలు కష్టం అనిపించినా కొద్ది రోజుల తర్వాత అర్థం కావడం మొదలైంది ఆ తరువాత స్పెషల్ డ్యాన్స్ అంటే కూడా ఆసక్తి క కలిగింది హాప్ ఫ్రీ స్టైల్ వంటి డ్యాన్స్ స్టార్ట్ చేసి నేర్చుకుని నేను నేర్చుకున్నాను యూట్యూబ్ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను కొన్ని మద మొదటిలో క్లాసు నొప్పి వేసి కాళ్ళు నొప్పి వేసేవి అయితే ఆ తర్వాత అద్భుతంగా అనిపించింది మా కాలేజీలో వచ్చిన ఒక నాట్య పోటీ నా నైపుణ్యాన్ని పరీక్షించడానికి మంచి అవకాశం ఇచ్చింది ఒక గ్రూప్ డ్యాన్సులో పాల్గొని ఆహ్లాదంగా నర్తించాను ఆ ప్రదర్శనకు నా న్యాయవాదుల ప్రశంసలు దక్కాయి ఇప్పుడు నా లక్ష్యం మరింత నేర్చుకోవడం కొత్త శైలులను అర్థం చేసుకోవడం మరియు ఒక్కరోజు గొప్ప న నర్తకురాలిగా పేరు తెచ్చుకోవడం కానీ నా ప్రయాణం ఎలా మొదలైంది అంటే ఒక చిన్న ఇంటి వేడుకలో ఒక అనుకోని సందర్భంలో నా పాదాలు స్వతహ కదిలిన క్షణంలో